పెద్దపల్లి జిల్లాలో సుల్తాన్ వారి మండలం సుల్తాన్ వారి మండలం కుదురుపాక గ్రామం ఉంటదండి చాలా బాగుంటది కుదురుపాక గ్రామంని మూడు జాముల కుదురుపాక అంటారండి మీరు చూసే ఉంటారు వార్తల్లో వచ్చుంటది దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే మూడు జాముల కుదురుపాక అంటే మూడు గంటలకే సూర్యుడు కనిపించడండీ అది ఎందుకంటే ఊరు చుట్టూ నాలుగు గుట్టలు ఉంటావి నాలుగు గుట్టల మధ్యలో ఊరు ఉంటదండి చాలా బాగుంటది నాలుగు గుట్టల నీడ ఊరు పైన పడి సూర్యుడు అప్పటికీ కనిపించడు అందుకని మూడు జాముల కుదురుపాక అంటారండి చాలా బాగుంటది వాగు ఉంటది వాగు కూడా చాలా బాగుంటదండి మేము చిన్నప్పుడు చెట్ల తీర్థాలు ఎళితే అక్కడ వంటలు చేసుకొని అందరం కలిసి భోజనం చేశి వాగులకు ఎళ్ళి ఆడుకోవడం మా స్నేహితులతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వంటలు చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసేదండి మళ్ళీ నాలుగు గుట్టలకు వచ్చేసి నాలుగు స్టోరీస్ ఉంటాయండి ఒక్కొక్క గుట్టకు ఒక్కొక్క స్టోరీ ఉంటది ఒక గుట్టనేమో పామండి గుట్ట అంటారండి పామండి గుట్ట అంటే అంటే మాకు కూడా సక్కగా తెలవదు కానీ మా పెద్దవాళ్ళు చెప్పిన స్టోరీ ఒక గొల్లవాడు రోజు గొర్రెలను కాస్తూ ఉంటాడు ఆ గుట్ట పైకెక్కి అప్పుడు రోజు ఒక పా పెద్ద పాము వచ్చి రోజు ఒక గొర్రె పిల్లని తింటది ఇగ ఆ గొర్రెలోడు ఏం చేస్తాడు గొడ్డలి తీసుకొని వచ్చేషి ఆ పాముని నరుకుతాడు అది ఎట్లా నరికిండ్రో ఆ పాము ఇట్ల కట్ అయ్యి ముక్కలు ముక్కలు ఉంటది ఆ గుట్ట కూడా ఇట్లా పాము తోకనుంచి ఇట్ల పై వరికి గుట్ట అట్లనే ఉంటాదండి

ఇంకొకటి జారుడు బండ గుట్ట ఉంటది వాగులు గుట్టలు ఉన్నాయి కదా చెట్లు బాగుంటాయి సీతాఫలాలు జామకాయలు తాటి చెట్లు చాలా బాగుంటుంది అది మా అమ్మ వాళ్ళ ఊరండి చాలా బాగుంటుంది ఊరు